మా ప్రాంతంలో వరి మొక్కజొన్న నువ్వులు మినుములు పెసలు అదేవిధంగా కందులు ఇలాంటి పంటలను ఎక్కువగా పండిస్తారు వర్షాకాలంలో వరి శీతకాలంలో కొందరు నువ్వులు కొందరు మినుములు పెసలు కందులు ఇలాంటివి పండిస్తారు ఎండాకాలం వచ్చేసరికి మొక్కజొన్న ఎక్కువగా పండిస్తారు ఎండాకాలంలో మొక్కజొన్నకి నీరు ఎక్కువగా అవసరం ఉండదు అందుకు ఎండాకాలంలో వేస్తారు వరికి నీరు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువగా వర్షాకాలంలో పండిస్తారు శీతకాలంలో వర్షపాతం ఎక్కువ తక్కువ అయిన సరే పర్వాలేదు కాబట్టి మినుములు పెసలు ఇలాంటి వాణిజ్య పంటలు ఎక్కువగా పండిస్తారు